నాకు నచ్చిన పుస్తకం వచ్చేసరికి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం అది రచయిత రాబర్ట్ కియోసాకి అందులో ఆ కొడుకుకి అంటే రచయితకి ముగ్గురు తండ్రులు కాదు కాదు ఇద్దరు తండ్రులు ఒక అతను రిచ్ డాడ్ ఇంకో అతను పూర్ డాడ్ అందులో రిచ్ డాడ్ ఎప్పుడు అతనికి డబ్బు సంపాదించడం ఈజీఏ అని చెప్పి తనకి దానికి తాలూకు మెలుకువలన్నీ చెప్తాడు తానే ఇంకా అతని రెండో తండ్రి అయిన పూర్ డాడ్ డబ్బు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ దాని యొక్క ఉపయోగాల్నిదాని ఖర్చు పెట్టడం జాగ్రత్త వహించాలి డబ్బు ఖర్చు పెట్టాలి అంటే డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనని డబ్బు వద్ద జాగ్రత్త వహించాలని చెబుతూ ఉంటాడు అలా ఈ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ పుస్తకం ద్వారా నేను డబ్బు యొక్క అవశ్యకతను డబ్బు యొక్క విలువను డబ్బు ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకున్నాను ఈ పుస్తకం మా పిల్లోడు చదువుతున్నప్పుడు విన్నాను